ఆ హలో ఆ చెప్పండి ఓకే అండి చెప్తాను మీకు వెజ్ ప్రొవైడ్ వెజ్ ఉన్న కాడకి వెళ్తారా నాన్ వెజ్ ఉన్న కాడకి వెళ్తారా

ఓకే నాన్ వెజ్ అయితే ఇది కొట్టకొం కొండగట్టు ఆ ఒక గుట్టు ఉంటుంది ఉంటుంది అండి వరంగల్లో వెజ్ అయితే టెంపుల్స్ అండి ఇక మీరు ఎక్కడకి వెళ్ళాలి అనుకుంటున్నారు ఓకే ఆ ఇది నాన్ వెజ్ అయితే ఇక్కడ కొండగట్టు అని ఒకటి ఉంటుంది అండి ఆర్ఎఫ్సి దగ్గర అక్కడ అక్కడ కొండగట్టు కాడ రూ రూమ్స్ ఫెసిలిటీస్ లాంటివి ఏమీ ఉండవు ఫ్రీ ఉంటుంది మీరు ఉండాలనుకుంటే ఉండచ్చు అండి అక్కడ ఆ ఇంకా ఆ నాన్ వెజ్ అయితే వెజ్ ఓన్లీ వెజ్ అయితే మీరు భద్రకాళి టెంపుల్ రామప్ప థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ ప్రొవైడ్ చేస్తాము అండి అక్కడికి వెహికల్ ప్రొవైడ్ చేస్తాము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము కుకింగ్ కోసం ప్రొవైడ్ చేస్తాము అండి